వ్యవసాయం పట్ల మొదటిసారి ఆసక్తిని కలిగి ఉన్న చాలా మంది ఆసక్తికరమైన అంశాలలో ఒకటి భూమి నుండి ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఈ ప్రక్రియ చాలా సొమ్ముతో కూడుకున్నది మరియు సమర్థవంతమైన చేయడానికి చాలా నైపుణ్యాలు అవసరం అవుతున్నప్పటికీ ఇది నిజంగా ఆశ్చర్యకరమైనది వ్యవసాయం గురించి మీరు ఇష్టపడే మరొక అంశం ఏమిటంటే ఇది ప్రపంచం యొక్క ఆహార అవసరాలకు ఒక ముఖ్యమైన భాగం వ్యవసాయం అనేది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ మందికి పైగా ఉపాధి కల్పించే పెద్ద రంగం మరియు ఇది ప్రపంచ ఆహార భద్రతకి కీలకం ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి వంటలు పంటలు బియ్యం పొగాకు చెరుకు మిరపకాయలు పత్తి టొమాటోలు పండ్లు కూరగాయలు పశుగ్రాసం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక రాష్ట్రం దీనికి ఒక సంపన్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఉంది రాష్ట్రం వివిధ రకాల పంటలను ఉత్పత్తి చేస్తుంది వీటిలో బియ్యం పొగాకు చెరుకు మిరపకాయలు పత్తి టొమాటోలు పండ్లు మరియు కూరగాయలు ఉన్నాయి వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన భాగం మరియు ఇది రాష్ట్ర జనాభాలో ఒక ముఖ్యమైన భాగానికి ఉపాధి కల్పిస్తుంది